హలో వెజిటేబుల్స్ ఉన్నాయా మీ దగ్గర బెండకాయి ఒక కిలో ఎర్రగడ్డ ఒక కిలో ఇవ్వండి టమోటాలు ఒక కిలో ఏమేం వెజిటబుల్స్ ఉన్నాయి మీ దగ్గర ఒకే క్యాబ్ క్యాబేజు క్యాలిఫ్లవర్ కూడా ఇవ్వండి క్యాప్సికమ్ ఉందా క్యాప్సికమ్ ఉందా ఓకే ఇవ్వండి క్యాప్సికమ్ వచ్చి హాఫ్ కేజీ ఇవ్వండి మిగతా అన్ని వన్ వన్ కేజీ ఇచ్చేసేయండి ఆ వంకాయలు ఆనియన్ కూడా ఆ ఇదే ఇదే ఆ నాది కే ఎన్ రోడ్ పుత్తూర్ బెస్ట్ వీధి ఆపోజిట్ ఓకే లేదు డెలివరీ అయ్యాక ఇస్తాను క్యాష్ ఆ సరే చేస్తానండి ఆ ఓకే ఓకే అండి కొత్తిమీర కరివేపాకు అల్లం ఇది కూడా ఇవ్వండీ పచ్చిమిరక్కాయలు కూడా అవన్నీ మేము తీసుకున్నాము వద్దులేండి

ఆ సరే ఓకే అండి ఓకే